నాకు ఇష్టమైన పాటలు ఎన్నో ఎన్నో ఎన్నో ఉన్నాయి ఇవన్నీ పాటలు వినడానికి నేను మొబైల్లో అయినా వింటాను లేకపోతే టీ వీలో వింటాను లేకపోతే హోమ్ థియేటర్ పెట్టుకొని వింటాను నాకు ఇష్టమైన పాటల్లో ఎక్కువగా ఇష్టమయ్యే సాంగ్ ఏంటంటే బాలసుబ్రహ్మణ్యంగారు మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్ని ఆలకించే అనే సాంగు చాలా ఇష్టం నాకు ఆయన గానం వింటే ఎంతో మధురంగా ఉంటుంది ఇంకో సాంగ్ అవురా అమ్మకు చెల్లా ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాధల్లో ఆనంద లీల ఇంకో సాంగ్ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా సీతాలమ్మా ఇంకో సాంగ్ జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై ఇంకో సాంగు పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు ఇంకో సాంగు తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లానా ఇంకా చాలా చాలా సాంగ్సు ఉన్నాయి అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యమిదే అందరిని కనేది అమ్మ ఒక్కతే అనే సాంగ్ అయితే నాకు చాలా చాలా ఇష్టం ఇంకో సాంగ్ ఎవరు రాయగలరూ అమ్మా అను మాటకన్న తియ్యని పాట ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తియ్యని రాగం అనే పాటైతే చాలా చాలా చాలా ఇష్టం నాకీ సాంగ్ అంటే ఇలా ఎన్నో ఎన్నో ఎన్నో కొన్ని వేల పాటలున్నాయి ఇవన్నీ మనమిప్పుడు వినడానికి టె టెక్నాలజీ అప్డేట్ అయ్యింది మొబైల్స్లో వింటున్నాము వై ఫై పెట్టుకొని అందులో మనకు ఎప్పుడు వినాలనిపిస్తే అప్పుడు పాటలు వింటాము హోమ్ థియేటర్ పెట్టుకుంటున్నాము ఎన్నో టెక్నాలజీలు అదయిపోయాయి కాబట్టి మనం వినడానికి ఎప్పుడిష్టమైతే ఎప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉండాలనుకుంటే అప్పుడు ఈ పాటలని పెట్టుకొని నేను వింటాను నా మనసు ప్రశాంతంగా లేనప్పుడు పాటలు పెట్టుకొని వింటే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది